హలో చెప్పండి అవునండి చెప్పండి ఓకే

అయ్యో

ఎక్కడ నుంచి వస్తున్నానని చెప్పారు అవునా అయితే మీరు వచ్చేటప్పుడు మీకు వెనకగానీ ముందుగానీ ఎవరైనా మిమ్మల్ని వెంబడించటం గమనించారా మీరు లేకపోతే చుట్టూ మీ చుట్టుపక్కల గానీ ఎవరన్నా అనుమానాస్పదంగా తిరుగుతూ ఉన్నారా అంటే అటూ ఇటూగా అట్లా అవునా ఏ కలర్ బ్యాగ్ అండి ఓకే ఏమేం ఉన్నాయి వస్తువులు దాంట్లో

మీకంటే ఇంకా చుట్టుపక్కల ఎవరి మీదన్నా అనుమానం గానీ అట్లాంటివి ఏమన్నా ఉన్నాయా అవును మరి అంత అజాగ్రత్తగా ఎట్లున్నారండి ఎందుకంటే రైల్వే స్టేషన్ కదా ఎవరుబడితే వాళ్ళుంటారు కాస్త గమనించుకుని ఉండాలి కదా మీ అవేర్నెస్ కోసమే కదా మేము చెప్పే అనౌన్స్మెంట్స్ కూడా చేసేది కాస్త జాగ్రత్తగా ఉండండి వ్యక్తుల్ని గమనించండి

సరేనండి చూస్తాము అంటే మేము మా సీసీ కెమెరాలుంటయి మా ప్రయత్నం మేము చేస్తాము మేము చేసి నీకు ఒకవేళ బ్యాగు గనుక మేం అందుబాటులోకొస్తే మా సిబ్బంది తోటి పరిశీలించి చూస్తాము అందుబాటులో దొరికితే మాత్రం మీకు కాల్ చేసి చెప్తావమ్మా ఓకే అండి బాయ్